భారతదేశంలో అనేక ప్ర ముఖ్యమైన పండుగలు సెలవలు ఏమిటి దసరా హోలీ దివాళీ ఉగాది వినాయక చవితి మరికొన్ని పండుగలు ఉన్నాయి వినాయక చవితి అనేది పదకొండు రోజులల్లో చేస్తారు తొమ్మిది రోజులల్లో చేస్తారు పదకొండు రోజులు దేవున్ని పూజించి పొద్దున్న సాయంత్రం రెండు రా రెండు సార్లు దేవునికి పూజించి ప్రసాదాలు పెడతాము అలాగే రాత్రికి దేవుళ్ళ శ్లోకాలతోటి పూజ్ శ్లోకాలతోటి పాడి నాట్ నైట్ మొత్తం అలానే శ్లోకాలు భజనలు చేస్తారు పదకొండు రోజులు అయిపోయాక వినాయకున్ని నిమజ్జనం చేసేస్తాము ఆలా అది వినాయక చవితని అంటారు దసరా అనేది తొమ్మిది తొమ్మిదిరా తొమ్మిది రోజులు ఉంటాయి ఏమిటి దేవత అనే దేవత తొమ్మిది రకాలుగా వేషాలు చూపిస్తుంది ఒకరోజు సరస్వతి ఒకరోజు కాళికాదేవి అని మరియు చాలా ఇంకా చాలా రకాలుగా తొమ్మిది రకాలుగా చూపిస్తుంది తొమ్మిది రకాలుగా అయిపోయాక బతుకమ్మ అనేది మేము చేసుకుంటాము తొమ్మిది రోజుల తరువాత బతుకమ్మ అనేది మేము చేసుకుంటాం తో బతుకమ్మ అయిపోయాక శ్రీరాముడు రావణున్ని చంపేస్తాడు దాన్ని వాళ్ళ దసరా అనేది వచ్చింది హోలీ అనేది రంగు రంగులతోటి పు రంగులు రంగులు తోటి పు పూసుకుని ఆడుకుంటారు అప్పుడు సెలవులు ఇస్తారు ఉగాది అనేది మనకి కొత్త సంవత్సరం కొత్త సంవత్సరం అని ఎందుకు అంటారు అంటే అయిదు రకాలుగా మనము తయారు చేస్తాము చెడుని మంచిని తీపిని ప్రతీ ప్రతీ ఒక్కటి చేసి మనం తాగుతాము దాన్ని మనం కొత్త సంవత్సరం అని అంటారు అండ్ దివాళీని అనేది ఒత్తులు ఒత్తులతోటి చేస్తారు ఏ అయి ఒక ఇంటికి ఆడపిల్ల ఉంది అంటే ఆ ఇంట్లో ఒత్తులు అనే ఒత్తుల పూజ అనేది చేస్తారు దివాళీ రోజు దివాళీ రోజు పటాకులు కాల్చి ఒత్తుల దీపం చేసి ఐదు ఐదు మందికి ఇస్తారు ఐదు రకాలుగా వంటలు చేసి ఐదు మందికి పంచి ఆ రోజుకి దివాళీ అనేది సెలబ్రేషన్స్ అనేవి చేసు చేసుకుంటారు దివాళీ రోజు పటాకులు కాల్చి అన్నీ కాల్చి పెడతారు దివాళీ నవరాత్రి దసరా హోలీ ఉగాది వినాయక చవితి ఇలా చాలా రకాలుగా పండగలు చేసుకుంటారు భారతదేశంలో భారతదేశంలో ప్రతీ ఒక్కటి పండుగే ఇంకొక పండుగ ఏంటంటే శ్రీరామ కళ్యాణం శ్రీరామ కళ్యాణం అనేది చాలా ప్రత్యేకమైన కళ్యాణం శ్రీరాముడు అనేటి భారతదేశంలో చాలా ముఖ్యమైన దేవుడు శ్రీరాముడి కళ్యాణం చేస్తే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి దగ్గరకు కళ్యాణం అనేది అవుతూ ఉంటాయి కళ్యాణమే కాకుండా ప్రతీ ఇంకా చాలా రకాలుగా పండుగలు జరుపుకుంటారు ఇలాంటి పండుగలను భారతదేశంలో చాలా ముఖ్యంగా చూస్తారు పండుగ అనే వస్తే ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుని మరీ పం పండుగ చేసుకుంటారు ఎన్ని సార్లు పండుగలు వచ్చినా పండుగ చేసేదానికి చాలా భక్తి శ్రద్ధలతోటి చేసెదన్ చేస్తారు భారతదేశం వాళ్ళు